నమస్కారం అండి వల్లి గారు ఆ చెప్పండి ఏంటండీ ప్రహరీ గోడ అండి అంటే ఎప్పుడు కడదాం అనుకుంటున్నారండి సరేనండి అంటే చుట్టూరునా అండి లేకపోతే ఏవన్నా రెండు వైపులు అనుకుంటున్నారా లేకపోతే ఎక్కడ చుట్టూరు కట్టాలండి సరేనండి నేను మనుషులు ఉన్నారండి పంపిస్తాను మరీ ఇటుక్కి సిమెంటుకి మరి ఖర్చు ఉంటుంది కందండీ మరి ఏమనుకుంటున్నారండి మీరు మమల్ని బుక్ చేసేయమంటారా అదే అండి అదే అడుగుదామని కాంట్రాక్ట్ బేస్ ఆ లేకపోతే మీరే అరేంజ్ చేసేలాగా ఓకే సరేనండి మరి ఇటుకా ఖర్చు అనేది మరి కొద్దిగా ఎక్కువగానే ఉందండి సిమెంట్ ఇటుకా లేదా మట్టి ఇటుకా ఏ దేనితో కడదాం అనుకుంటున్నారండి కడదాం అని ఫిక్స్ అయ్యారు

మట్టి ఇటుక అయితే గనుక మీకు ఒక్కో ఇటుక ఒచ్చేసి ఏడు ఎనిమిది రూపాయలు పడుతుందండి సిమెంట్ ఇటుక అయితే గనుక మీకు ఆ పదకొండు పన్నెండు రూపాయలు పడుతుందండి మట్టి ఇటుక అండి ఓకేనండి ఓకే మరి సిమెంటు కట్టా ఏ కంపెనీ అని అనుకుంటున్నారు చాల ఉన్నాయి కదండీ నాగార్జున సిమెంటు లేదు రాంకో సిమెంటు ఇంకా చాల ఉన్నాయి నాగార్జున ఫిక్స్ చేయమంటారా సరేనండి అది సిమెంటు కాస్ట్ కూడా కొద్దిగా మరి ఎక్కువగానే ఉందండి నాగార్జున అయితే కొద్దిగ మంచిగానే ఉంటుందండి తట్టుకుని నిలబడటానికి బాగానే ఉంటుంది అది మీరు చెప్పేదాన్ని బట్టే అండి ఒక వరుస మీద కూడా కట్టచ్చు లేదంటే రెండు వరసలు అయితే రెండు వరసలు కొద్దిగ ధృడంగా ఉంటుంది సరేనండి సరేనండి మీ ముందే కదండీ చేసేది బాగా బాగానే చేస్తారు అంటే మీకూ స్థంభాలవి వేస్తామండి ఊసలు పెట్టి చుట్టూరు మధ్య మధ్య మధ్యలో కట్ట ముందు లోతు దింపాలి కందండి లోతు దింపి అప్పుడు ప్రహరీ గోడ కట్టుకుంటూ వస్తాం కాంట్రాక్టు పరంగా అయితే మీరు ప్రహరీ గోడకి అన్నారు కాబట్టి ఒకా పదిహేను వేలు అలా ఖర్చు అవుతుందండి ఇరవై వేలు అంటే ఈ పదిహేను వేలు ఇరవై వేలు కూలి ఖర్చులకే సరిపోతాయండి మీకు ప్రహరీ గోడ మరి ఇటుక ఖర్చు సిమెంటు ఖర్చుతో చూసుకుంటే మీకు యాభై వేలు దగ్గర దాక అవుతాయండి మరి కూలోళ్ళకే రోజుకి వేయి అవుతుందండి మేస్త్రి గారికి పన్నెండు వందలు అవుతుందండి కడతాకి అవునండి మరి మీకు తెలియనిది ఏముంది అండి పెరుగుతున్నాయి ఖర్చులు ఆ కూలి మనుషులు కూడా అలాగే అడుగుతున్నారు ఇటు మేస్త్రికి చూసుకుంటే పదకొండు పన్నెండు వెయ్యి వంద రూపాయాలు తేడాలో ఉంటుంది అండి కూలికీను మేస్త్రికి ఇసుక టన్నే పది వేలు ఉందండి ఇంక మీరు చూసుకోండి మరి దాన్ని బట్టి ఇసుక టన్నే పది వేలు ఉందండి అదే అండి మీరు ఏ వారంలో అన్నారు కాబట్టి కొద్దిగా ఒక రెండు రోజులు ముందు చెప్తే గనుక నేను మేస్త్రి గారిని మనుషులని అరేంజ్ చేస్తానండి సరేనండి అది కొద్దిగా మీరు చూసుకుని మొత్తం అంత క్లియర్ చేసుకుంటే చుట్టూరు మేము వచ్చి పనులు మొదలెడతాం సరేనండి